మొదట ఎదుర్కొనే ప్రాబ్లం సమస్య ఎదుర్కొనే సమస్య సవాలు ఇదే కానీ గ్రామంలో కూడా ఇప్పుడు అంతర్జాలం ఇంటర్నెట్ వల్ల వాళ్లు చాలా తెలుసుకో తెలుసుకోగలుగుతున్నారు వాళ్లు ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో జరిగే విషయాలను ఇక్కడ తెలుసుకుంటున్నారు ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు చేయాల్సినన్నీ వాళ్ళు చేసే తప్పులు చేయాల్సిన మంచి పనులన్నీ ముందే తెలుసుకుంటున్నారు దీనివల్ల వాళ్లకు చాలా ఉపయోగముంటుంది భారతదేశంలో గ్రామంలో వ్యాపారులకు మద్దతు కావాలి అనడానికి మన ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆంట్రప్రోనర్షిప్ని ప్రోత్సహించాలా ఆ ప్రభుత్వం సోలో మార్కెటర్స్ని ప్రమోట్ చేయాలి ప్రమోట్ ప్రభుత్వం మోనోపోలిని రద్దుచేయాలి ప్రభుత్వం వాళ్లకి ఎక్స్ట్రా ఫండ్స్ ఎక్స్ట్రా నిధులు కేటాయించాలి వాళ్ళకి ఎదగడానికి తదితర ఉపయోగాలు వాళ్లకి ఎడ్యుకేషన్ వాళ్లకు చదువు విద్య ఇవ్వాలి వాళ్లకు ఆ నాలెడ్జ్ ఆ జ్ఞానం ఆ పని చేయడానికి కావలసిన జ్ఞానం వస్తువులన్నీ అందేదట్లుగా చూడాలి ఇవన్నీ చేస్తే భారతదేశంలో గ్రామంలో ఎక్కువ సవాళ్లు ఉండవు గ్రామంలో వ్యాపారం స్టార్ట్ మొదలుపెట్టే ముందు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు లంచం ఒకటి అవినీతి అవినీతి వల్ల గ్రామంలో చానామంది చానా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ అవినీతిని మనం తొలగించాలి ఇవన్నీ జరిగితే గ్రామంలో కూడా గ్రామాలు కూడా పట్టణాల మారుతాయి పట్టణాలు పెద్ద పట్టణాల్లా మారుతాయి ఈ దీనివల్ల మన దేశ అభివృద్ధి చెందుతుంది